నేను నా ఇంటర్మీడియట్ సాయి జూనియర్ కాలేజీలో చదివాను నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇష్టమైన సబ్జెక్ట్స్ అందువలన ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను అక్కడ చెప్పే ఉపాధ్యాయుల బోధన నాకు చాలా బాగా అర్థమయ్యేది అన్నీ బాగా నేర్చుకున్నాను నా ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను అధిక మార్కులతో ఉతీర్ణతను సాధించాను అంతే కాకుండా ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా అధిక మార్కులు సాధించాను టౌన్ ఫస్ట్ వచ్చాను ఇది మా తల్లిదండ్రులు చాలా గర్వించదగిన విషయం చాలా గర్వించారు నాకు ఎక్కువ మార్కులు రావడం వలన